మా గ్రామంలో ఉండే స్కూలు నగరాల్లో ఉండే వేరే స్కూల్తో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి ముందుగా ప్రయోజనాలు గురించి మాట్లాడుకుంటే కుటుంబం మరియు సామాజికతో పాటు మరింత సన్నిహితంగా సంబంధాలు ఉంటాయి గ్రామం ఊళ్ళోని స్కూల్లో విద్యార్థులు తమ కుటుంబాలతో మరియు సమాజంతో మరింత సన్నిహితంగా ఉంటారు ఇది విద్యార్థులకు మద్దతు మరియు ప్రోత్సహాన్ని ఇస్తుంది అంతేకాకుండా నైపుణ్యంపై ఎక్కువ దృష్టి ఊళ్ళో స్కూళ్లలలో విద్యార్థులు నైపుణ్యం పై ఎక్కువ దృష్టి పెడతారు ఇది విద్యార్థులను నిజ ప్రపంచంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా సాంప్రదాయాలు సంస్కృతులు మరియు విలువలు వంటివి వీళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి ఊళ్ళో ఉండే స్కూల్లో సాంప్రదాయాలు సంస్కృతులు మరియు విలువలు నిర్వహించడం సహాయపడుతుంది ఇది విద్యార్థులకు వారు మూలాలు మరియు తెలుసుకోవడానికి మరియు సొంత సంస్కృతి గర్వంగా భావించడానికి సహాయపడుతుంది ఇక ప్రతికూలతలను చూసినట్లయితే పరిమిత సదుపాయాల ఉంటాయి అంటే ఊళ్ళో కొన్ని మాత్రమే సదుపాయాలు అన్నీ సదుపాయాలు వీళ్ళకి సౌకర్యాలు దొరకవు కొన్ని వాటికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇంకా పట్టణాలలో దొరికినట్టు బుక్స్ అలాంటి ఇంకా ఇంకేమన్నా ఉంటాయి కదా అవన్నీ దొరకాలంటే అప్పుడకప్పుడు కొంచం దొరకవు కష్టం అవుతుంది అంతేకాకుండా సమాచారం మరియు అవకాశం తక్కువగా ఉంటుంది అంటే చదువుకునేటప్పుడు సమాచారం అంటే అప్పట్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్లో లాంటివి చూసి చదువుకుంటారు కానీ ఇక్కడ అలాంటి కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట నగరాల్లో ఉండే స్కూల్లో విద్యార్థులు మరింత విస్తృతంగా సదుపాయాలు మరియు అవకాశాలు కలిగి ఉంటారు అయితే వారు తమ కుటుంబాలు మరియు సమాజంతో అంత సన్నితంగా ఉండకపొతుంది ఇంకా అలా మన దగ్గర చదవడం మంచిగా అక్కడ చదవడం మంచిగా అంటే అది పిల్లల యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అనుకుంటే ఎక్కడన్నా మంచిదే అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా చదువుకోవాలనుకుంటే పట్టణాలకు వెళ్ళి చదువుకుంటారు లేదు మన దగ్గర సరిపోతుంది అనుకుంటే మన దగ్గర చదివిపిస్తారు అది వాళ్ళ ఇష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ కుటుంబ ఇష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది